హలో కేటరింగ్ సర్వీసా అండి మీ సర్వీస్లో మెను ఏమేమిన్నాయి నాన్ వెెజ్జే అండి బిర్యానీలో ఏమేమి టైప్స్ ఉన్నాయి అండి సీఫుడ్ అంతా ప్రిఫేర్ చేయము మిగతా ఎమన్నా రోటీస్ ఏమన్నా ఉన్నాయా వెజ్ వాళ్ళకి ఓకే అండి పర్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారు టూ హండ్రెడ్ మెంబెర్స్కి అట్లా కావాలి ఏమన్నానా డిస్కౌంట్ ఉందా అంతకు మంచి తగ్గదా ఇంకేమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా మీ కేటరింగ్ సర్వీస్లో స్పెషాలిటీ హైజెనిక్గా ఉంటుందా ఓకే ఓకే అండి బిల్ పంపిస్తారా బిర్యానీస్ ఇంకా వెజ్లో పన్నీర్ ఉందా ఓకే